నాకు అన్నింట్లో ఇష్టమైన గేమ్

చదరంగం ఎందుకు ఇష్టం అంటే ఆడుతున్నప్పుడు నువ్వు నీ లోకంలో ఉంటావు నువ్వు ఎలా ఆడుతావు అంటే నీదే రాజ్యం నీ రాజ్యాన్ని నువ్వు కాపాడుకోవాలి ఎలాంటి స్కీమాలు వేస్తావు ఎలా కాపాడుకుంటావు ఎలా తన రాజుని చంపుతావు ఇలాంటివి అన్ని చదరంగం ఆడుతున్నప్పుడు చాలా ఉత్సాహంగా ఇంటరెస్ట్గా ఉంటుంది

పదనుగా అవుతుంది

పది రకాలుగా ఆలోచిస్తాం చాలా కోణాల్లో ఆలోచిస్తాం చాలా డైరెక్షన్స్లో కూడా ఆలోచిస్తాం ఎలా వెళ్ళాలి ఒక నాలుగు ఐదు అడుగులు ముందే ఆలోచిస్తాం ఏం చేస్తున్నాడు మన ఎనిమీ మన శత్రువు ఎలా ఏం చేయాలనుకుంటున్నాడు మనం ఎలా చూడాలి అతను వేసే నెక్స్ట్ అడుగు ఎంటి ఇవన్నీ మనం ముందే గ్రహించి చూసి ఏం చేద్దాం అనుకున్నాడు ఏంటి అలా చూసే అప్పటికి ఆడుతున్న అప్పుడు చాలా బాగా అనిపించింది అందుకే చెస్ అంటే నాకు చదరంగం అంటే చాలా ఇష్టం